ఖచ్చితంగా నాకు తెలిసిన ఇతర భాషలతో తెలుగును సాధారణ పదాలలో ఎలా పోలిస్తుందో ఇక్కడ నేను బావిస్తున్నాను తెలుగు ద్రావిడ బాషా అంటే ఇది తమిళం కన్నడ మరియు మలయాళం వంటి ఇతర ద్రావిడ భాషలకు సంబంధిం చినది అంటే తెలుగు మరియు ఇతర బాషల మధ్య పదజాలం మరియు వ్యాకరణంలో కొన్ని సరూపతలు ఉన్నాయి ఉదాహరణకు నీరు అనేది పదానికి తెలుగులో నీరు తమిళంలో నీర్ కనడలో నీరు మరియు మలయాళంలో నీర నాకు తెలిసిన ఇతర భాషల్లో తెలుగు ఎలా పోలుస్తుంది అనే దానిపై ఇక్కడ కొన్ని అదనపు ఆలోచనలు ఉన్నాయి ఉదాహరణ తెలుగు ఉచ్చారణ సాపేక్షంగా సూటిగా ఉంటుంది అచ్చులు మరియు హల్లుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది ఇది హిందీ వంటి ఇతర భాషల కంటే స్థానిక ఇంగ్లీషు మాట్లాడేవారికి నేర్చుకోవడాన్ని సులభ్ సులభతరం చేస్తుంది ఇంగ్లిష్ వ్యాకరణం కంటే తెలుగు వ్యాకరణం చాల క్లిష్టంగా ఉంటుంది కాని ఇప్పటికి నేర్చుకోవడం చాల సులభం ప్రధాన సవాలు సంధి నియమాలు ఇది మొదటి చా మొదట చాల గందరగోళంగా ఉంటుంది తెలుగు పదజాలం చాల గొప్పది ఆంగ్లంలో నేరుగా సమానమైన పదాలు లేని అనేక పదాలు ఉన్నాయి ఇది తెలుగు నేర్చుకోవడాన్ని సవాలుగా మార్చకలదు కాని ఇది భాషను కాని ఇది భాషను చాల వ్యక్తీకరణ చేస్తుంది మొత్తం మీద తెలుగు నేర్చుకోవడానికి అందమైన మరియు ప్రతిఫలదాయకమైన బాషా అని నేను భావిస్తున్నాను ఇది నేర్చుకోవడానికి సులభమైన భాషా కాదు కాని ఇది ఖచ్చితంగా కృషికి వీలైనది తెలుగు ఒక అందమైన మరియు వ్యక్తీకరణ భాషా అని నేను అనుకుంటాను ఇది పదజాలం మరియు వ్యాకరణంలో సమృద్ధిగా ఉంటుంది మరియు ఇది చాల ప్రత్యేకమైన ధ్వనిని కలిగి ఉంటుంది మీకు కొత్త భాషా నేర్చుకోవాలనే ఆసక్తి ఉండే నేను తప్పకుండ తెలుగును స్ సిఫారస్సు చేశాను